ఇప్పుడు మనము మొక్కని ఒక రోజా మొక్కనే తీసుకుంటే ఉదాహరణకి ఎర్ర రోజా ఉంటుంది తెల్ల రోజా ఉంటుంది పసుపు రోజా ఉంటుంది నల్ల రోజా ఉంటుంది ఇలా రకరకాలుగా రోజా మొక్కని ఉంటాయి గదా ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క మొక్క నుంచి ఒక్కొక్కా పీసు కట్ చేసి దాన్ని ఒకే చెట్టులో అన్ని రకాల మొక్కలు పువ్వులు ఒకే చెట్లు రావాలనుకుంటే దాన్ని అంటూ డ్రాప్టింగ్ అని కూడా అన్ అంటారు దాన్ని కట్ చేసి తీసుకుని ఒక చెట్టులోనే అన్ని రకాల పువ్వుల్ని పూయించవచ్చు ఈ ప్రయత్నం చేసేదాన్ని మనం ఒకే చెట్లో చూసుకోవచ్చు అన్ని పూలని ఒకొక్క మొక్కని సపరేట్గా పెంచకుండా ఈ విధంగా మనం రకరకాలవి కట్ చేసి మామిడి మొక్కల్లో కూడా పెంచవచ్చు ఒకదాని నుంచి ఒకటి అంటు మామిడి ఒకటి బెనీషా దాన్ని తీసుకొనీ ఇంకొక మొక్కని ఒకే మొక్కలో రెండు కాసేటట్టు చేయవచ్చు ఇట్లా సపోటా కూడా తీసుకొని చేయవచ్చు ప్రతీ ఒక్క మొక్కని ఇంకొక మొక్క నుంచి ఒక మొక్క తీసుకొని ఇంకొక మొక్క నుంచి ఒక మొక్క తీసుకొని టేపు వేసి దానికొక ఇరవై రోజులు అలా ఉంచితే మట్టిలో పెట్టి క్రొత్త మొలక వస్తుంది దాని ద్వారా మనం ఇంకొక మొక్కని పొందుతాము దాంట్లోనే రెండు రకాలు వస్తాయి ఆ మామిడికాయలు రెండు రకాలు చెట్లు నుంచి మనం ఒక చెట్లో రెండు కాయల్ని తీసుకుని తినచ్చు ఈ విధంగా వస్తుంది